హలో నేను మీకు ఏ విధంగా సహాయపడగలను చెప్పండి హైదరాబాద్ గోల్కొండ రావాలి అనుకుంటున్నారా ఎలా వస్తారండి మీరు ట్రైన్లో వస్తారా బస్సా ట్రైన్ అయితే మీకు ఆ సౌకర్యం లేదండి హైదరాబాదుకి కారులో రావాలనుకుంటే మీరు అక్కడ టోల్గేట్ దాటాలి టోల్గేట్లో డబ్బులు కట్టి అక్కడ నుండి పటాన్ చెరువు వచ్చి పటాన్ చెరువు నుంచి హైదరాబాదు రండి బస్సులో రావడం వల్ల మీకు చాలా సౌకర్యాలు ఉంటాయి కారులో అయితే కొంచెం కష్టం అవుతుంది మరి చూసుకోండి అయితే ఓకే అండి కార్లో వెళ్ళండి కార్లో గోల్కొండ మీరు మ్యాప్లో చూసుకొని గోల్కొండ వెళ్ళవచ్చు గోల్కొండ వెళ్ళాక అక్కడ మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంట్రీ ఫీ ఉంటుంది మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది మీరు ఆ మధ్యలో అక్కడ టైమ్ స్పెండ్ చేయాలి మీ ఫ్యామిలీతో అలా చూసుకోండి ఏమండి గోల్కొండలో ఫుడ్డు సౌకర్యం ఏమి ఉండడు అండి చిన్నచిన్న చిరు తిళ్ళు ఉంటాయి కానీ బయట ఫాస్ట్ఫుడ్ సెంటర్లు ఉంటాయి కానీ లోపల ఏమి ఉండవు బయట చిన్నచిన్న షాపులు ఉంటాయి అక్కడ మీరు ఏమైన కొనుకోవచ్చు కానీ తినడానికి అయితే ఏమి ఉండవు అండి సంగారెడ్డి నుంచి గోల్కొండ వెళ్ళాలి అంటే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అండి కార్లో అయితే బస్స్లో అయితే ఒక త్రీ అవర్స్ పడుతుంది ఇంకా మీకు ఏమైన సహాయం చేయాలా అండి ఓకే అండి ధన్యవాదాలు మళ్ళీ ఏమన్న ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి ఓకే